నాకు పళ్ళ చెట్లను పెంచడం చాలా ఇష్టం ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని చాలా చక్కగా ఉంచుతాయి అదికాక పళ్ళ వల్ల మన ఆరోగ్యం శారీరకంగా గానీ మానసికంగా గానీ బాగా ఉంటుంది కూరగాయల చెట్లను కూడా నేను పెంచుతాను అలాగే మొక్కల నుండి అవిటిని పెంచడం వల్ల పర్యావరణం బాగుంటుంది ఈ కాలంలో చూసుకుంటే ఎవ్వరు మొక్కలు నాటడం లేదు అది కాకుండా పొల్యూషన్ అనేది కాలుష్యం అనేది బాగా పెరిగిపోతుంది కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరు ఒక్క చెట్టుని నాటడం ముఖ్యం నాటడం నాటి వదిలేస్తే సరిపోదు నాటాక వాటిని పెంచాలి కూడా ఒక చెట్టును పెంచడం అంటే ఒక మనిషిని పెంచినట్టే చెట్టుకి రోజు నీళ్లు పోయాలి మనం దాన్ని పెంచుతూనే అది మనకు నీడనిస్తుంది నాకు మాత్రం పళ్ళ చెట్లను పెంచడం కూరగాయల చెట్లను పెంచడం ఇష్టం ఎందుకంటే అవి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి దాని వల్ల అవి మనకు నీడని ఇవ్వటమే కాకుండా మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది చెట్లు లేనిదే సృష్టి లేదు అందుకే నేను చెట్లను పెంచాలని అనుకుంటున్నాను చెట్లను నాకు మొక్కలు పెంచడం కూడా మొక్కలు ఉన్నప్పటి నుంచి కూడా ఇష్టం నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మొక్కలని పెంచాను అవి ఇప్పుడు చెట్లయ్యాయి మా వాకిట్లో కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నువ్వు కరివేపాకు చెట్టు జామ చెట్టు ఇవన్నీటిని నేనే నాటాను గ్రామ పంచాయత్లో గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఇస్తే తీసుకొచ్చి చెట్లను నాటడం వల్ల మన ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తుంది ఏ రుమన వంటికి ఏ రోగాలు రాకుండా చూసుకుంటాయి ఈ చెట్లను పెంచినందుకు నేను చాలా గర్వంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే ఒక చెట్టుని పెంచితే అది పెద్దగా అయ్యి ఇప్పుడు అంతా ఉపయోగపడుతుంది కూరగాయల చెట్లను కూడంగా పెంచుతాను నేను మిరపకాయ చెట్లు కూడంగా ఉన్నాయి మా దగ్గర మా వాకిట్లో పూల చెట్లు కూడా బంతిపూల చెట్లు కూడా ఉన్నాయి మా చేనులో అవిటిని కూడా పెంచుదాం బంతిపూలు తెంపుతాము మొక్కలు నాకు ఇష్టమైన మొక్కలు వచ్చేసి జామ మొక్కలు చిన్న చిన్న పూల మొక్కలు ఎందుకంటే పూల మొక్కలు అనేది ఇంట్లో పూజ గదిలో ఉపయోగపడటానికి పూల మొక్కలు చాలా ఉపయోగపడుతుంది అందు గురించి పూలు కూడా వాడుతాము మొక్కలని పెంచడం వల్ల మనకే అవి మనకు తిరిగి సహాయం చేస్తాయి నేను మొక్కలను పెంచుతున్నాను చిన్నప్పటి నుంచి నాతో నాకు మా ఇంట్లో కూడా చెప్తారు మొక్కలని పీకొద్దు అని చిన్న ఉన్నప్పుడు నేను ఒక దగ్గర పెరిగిన మామిడి మొక్కను పీకుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టాను ఆ చెట్టు అనేది పెరగలేదు అప్పటినుంచిగా నేను ఎప్పుడూ మొక్కలని పీకలేను నాకు ఎందుకో చెట్ల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో ఎవరు చూసినా చెట్లను నరికి వేస్తున్నారు కాలుష్యం అనేది పెరిగిపోతుంది వాతావరణం మార్పుకు అన్నిటికి కారణం ఈ చెట్ల వల్లనే అందుకే నాకు చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి చాలా చెట్లను పెంచాను ఇవి అప్పుడు ఇవి అవి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి నేను చెట్లను పెంచుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అయితున్నాను అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో చేస్తానని కోరుకుంటున్నాను చెట్లను పెంచడం వల్ల మనకు చాలా మంచి పేరు వస్తుంది మనలోని ఈ మంచితనం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది ఒక చెట్టు మన ముందు పెరగడం వల్ల మనం చెట్టుని చెట్టుతో పాటు మనం కొన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు అది ఎంత ఎదిగినా కానీ చెట్టు ఎంత ఎదిగినా కానీ అది ఒదిగే ఉంటుంది అది ఎప్పుడు మంచి చేస్తుంది కానీ కీడు చెయ్యదు మనం చెట్ల నుంచి చాలా నేర్చుకోవచ్చు ఒక చెట్టు అనేది కత్తిరించడం అనేది మన తల్లి పేగు కతరించినట్టుతో సమానం అందుకే మనము ఎప్పుడు అయినా సరే చెట్లను ప్రేమించాలి చెట్లను పెంచాలి చెట్లను చెట్లతో కూడా మన అనేది ఉంది మనకు చెట్టు నీడనిస్తుంది అంతే కాకుండా మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలని ఇస్తుంది దాని పళ్ళ ద్వారా మనకు చెట్టు నీళ్లు నీళ్లు చెట్టు ఎక్కడ ఉంటే నీళ్లు అక్కడే ఉంటాయి చెట్లు మనకు ఈ చెట్ల వల్ల మనం మట్టి కూడా సారవంతమైన మట్టి ఉంటుంది ఆ ఆకులు కూడా జంతువుకు ఉపయోగపడతాయి ఆ కొమ్మలు కూడా కట్టెలతో పొయ్యి చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇలా చెట్లతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి చెట్లను పెంచండి ఇంకొకరి చేత పెంపించేలా చేయండి